నేను మొదటిగా సాంసంగ్ గేలక్సీ ఎస్ మొబైల్ను కొన్నాను అయితే ఆ మొబైల్ చాలా బాగుండేది బ్యాటరీ బ్యాక్అప్ కూడా బాగా వచ్చాయి ఛార్జింగ్ పెట్టినా కానీ నాకు ఒకరోజు మొత్తానికి వచ్చేది దాని నుంచి మంచిగా వీడియోస్ కూడా రికార్డింగ్ చేయవచ్చు అలాగే ఆ మొబైల్ని మనం ఎక్కడైనా తీసుకోని వీడియోస్ తీయటం కానీ సాంగ్స్కి కూడా బాగా ఉండేది వీడియోస్తో పాటు మనం ఎవరికి అయిన ఫోన్ చేసినా కానీ ఎక్కువ సేపు మాట్లాడిన కానీ మనకి ఎటువంటి నాయిస్ కూడా వచ్చేది కాదు

అలాగే ఈ మొబైలు ఎటువంటి లోపాలు లేకుండా ఉంది కాబట్టి నేను ఈ మొబైల్కి మంచిగా ఉంది అని చెప్తాను